మంచి హాస్పిటల్కి విద్యకి ఉద్యోగానికి అన్నిటికి మనకి ముఖ్యంగా కావాల్సింది మనం అక్కడికి మనం వెళ్ళ వెళ్ళగలగాలి ఏదన్నా చెయ్యాలి అంటే కాబట్టి రవాణా అనేది చాలా అత్యంత కీలకమైన విషయం కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదన్న కొనాలి అన్న ఒక దగ్గరికి వెళ్ళాలి అన్న ఏం చెయ్యాలన్న మనకి తప్పనిసరిగా మనకి ఇది కావాలి అంటే ఏంటంటే రవాణా ఆ రవాణా లేకపోతే మనం ఏమి చేయలేం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మనము ఒక ప్రదేశం వెళ్ళాలి అన్న ఒక ఏదన్న వస్తువు కొనుక్కోవాలి అన్న ఒక పని చేయాలన్న అలాగే ఏమి కావాలన్నా గానీ మనకి తప్పనిసరిగా రవాణా అనేది కావాలి ఇప్పుడు నా ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకో దానికి తప్పనిసరిగా మనం దీనికి ఒక ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది అలాంటిదప్పుడు ఏదన్న మనకి రవాణా లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివాటిని అవాయిడ్ చేయడానికి మనం తప్పనిసరిగా మంచి రవాణా అనేది మన దగ్గర ఉండాలని నేను అనుకుంటున్నాను అంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే

దాని తర్వాత విద్య విద్య అప్పుడప్పుడు పిల్లలు విద్య అనేది చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళంటి ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళందరూ వరకు విద్య అవసరమే కాబట్టి వాళ్ళు రోజు తప్పనిసరిగా వెళ్ళాల్సిన కార్యక్రమం కాబట్టి వాళ్ళకి నిరంతరం అంటే సంవత్సరం మొత్తం వాళ్ళకి రవాణా అనేది కావాల్సి వస్తుంది కాబట్టి అది కూడా మనం తప్పనిసరిగా ఉండాల్సిందే ఉన్ అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పుడు ఎంత చదువు చదువుకొని ఇలాంటి ఏదన్న ఉద్యోగం చేయాలంటే మన దగ్గరికి ఏ పని రాదు కాబట్టి మనమే పని దగ్గరికి వెళ్ళాలి మనము పని దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి రవాణా అనేది కావాల్సిందే కాబట్టి వీటిలో దేనికి ఇది లేకపోయినా అంటే ఏంటంటే ఏమంటారు రవాణా లేకపోయినా మనం కష్టమైపోతుంది మనం చేయాల్సిన పనులు కాబట్టి రవాణా అనేది చాలా కీలకమైన పాత్రని వీటిలో పూజిస్తుందని నా ఉద్దేశం